హలో నా పేరు వెన్నెలా అండి ఓలా కస్టమర్ సర్వీస్ ఆ అవునండి నేను ఇంతకముందు ఒక ట్యాక్సీ బుక్ చేసానండి అంటే డ్రాప్ వచ్చేసి పుత్తూర్ బైపాస్ లో పిక్ అప్ వచ్చేసి స్వామి స్ట్రీట్ నుంచి కొంచం చెక్ చేసి చెప్తారా వెన్నెలా నేనే అండి హాఫ్న్ హవర్ బ్యాక్ డ్రాప్ అయ్యాను బైపాస్ దగ్గర ఇష్యూ ఏంటంటే నేను ట్యాక్సీ లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అవునండి నేను చూసుకోలేదు నేను ఇంటికి వచ్చేసాను యాక్చువల్ గా ఇంటికి వచ్చాక చూసుకున్న హ్యాండ్ బ్యాగ్ మిస్ అయ్యింది ట్యాక్సీ లోనే మిస్ చేసేసాను అని చెప్పేసి డ్రైవర్ నంబర్ అడిగి తీసుకుందాం అనే కాల్ చేసానండి డ్రైవర్ నెంబర్ చెప్తారా ఒక్క నిమిషం నోట్ చేసుకుంటాను చెప్పండి ఎనిమిది తొమ్మిది ఐదు సున్నా నాలుగు ఏడు ఎనిమిది ఒకటి నాలుగు సున్నా సరే అండి ఒకసారి కన్ఫామ్ చేసుకోండి ఎనిమిది తొమ్మిది ఐదు సున్నా నాలుగు ఏడు ఎనిమిది ఒకటి నాలుగు సున్నా సరే అండి తన పేరు చెప్పండి రాజునా సరే అండి నేను రాజు గారికి కాల్ చేసి ఎక్కడున్నారో అడిగి తెలుసుకుంటానండి సరే అండి హలో రాజుగారా అండి నేనండి ఇప్పుడు నన్ను హాఫ్ ఆన్ హవర్ బ్యాక్ వచ్చేసి స్వామి స్ట్రీట్ నుంచి పుత్తూరు బైపాస్ కి డ్రాప్ చేసారే నేనే అండి ఏం లేదండి ఇప్పుడు మీరు డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను బైపాస్ దాటి అక్కడే మా రిలెటివ్స్ ఇల్లు ఉంది అక్కడ ఎళ్ళాను జికే నగర్లో ఇంటికెళ్ళాక చూసుకున్నాను నేను నా హ్యాండ్ బ్యాగ్ మిస్ చేసేసున్నానండి ట్యాక్సీ లో మీరు ఎక్కడున్నారు ఇప్పుడు ఓహ్ నగిరి దగ్గరికి ఎళ్ళిపోయారా ఒకసారి బ్యాగ్ ఉందా అని చూసి చెప్తారా అండి బ్రౌన్ కలర్ బ్యాగ్ అండి హ్యాండ్ బ్యాగ్ ఉందా అండి అయ్యో చాలా టెన్షన్ పడ్డానండి ఆ బ్యాగ్ లో చాలా వ్యాల్యూ వస్తువులు ఉన్నాయి ఇప్పుడే కస్టమర్ సర్వీస్ నుంచి మీ నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాను ఆ బ్యాగ్ అర్జెంట్ గా అవసరమండి వాళ్ళకి క్యాష్ ఇవ్వాలని చెప్పేసే మా రిలేటివ్స్ కి ఇంట్లో నుంచి అక్కడ డ్రాప్ చేయమని చెప్పాను మిమ్మల్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఇంటికి వచ్చాక బ్యాగ్ చూస్తే అస్సల్ కనబడలేదు చాలా టెన్షన్ అయిపోయాను అప్పుడే కస్టమర్ కేర్ కి కాల్ చేసి మీ నెంబర్ తీసుకొని కాల్ చేస్తున్నాను బ్యాగ్ కొంచం తెచ్చిస్తారా అండి హాఫ్ అన్ హవర్ అయిన పర్లేదు కొంచం తీసుకొచ్చి ఇవ్వండి ప్లీజ్ నేను అడ్రస్ చెప్తాను ఒకసారి మీరు మ్యాప్స్ లో వేసుకుని వచ్చేయండి మీరు కొంచం రీచ్ అయ్యానక దగ్గరికి రీచ్ అయ్యాక నాకు కాల్ చేశారంటే నేను రోడ్ సైడ్ వచ్చి తీసుకుంటాను అడ్రస్ వచ్చేసి ఆర్కె నగర్ బృందావన్ కాలనీ లెఫ్ట్ స్ట్రీట్ లెఫ్ట్ సైడ్ సెకండ్ స్ట్రీట్ గేట్ పుత్తూర్ అండి అక్కడికొచ్చి నాకు కాల్ చేయండి నేను వచ్చి బ్యాగ్ తీసుకుంటాను సరే అండి రాజు గారు ఇదేనా నంబరు నేను కాల్ చేస్తాను హాఫ్ అన్ హవర్ పడుతుందా సరే అండి త్వరగా వచ్చి ఇచ్చేయండి ప్లీస్ అది కొంచం అర్జెంట్ నేను చాలా భయపడ్డాను అండి దాంట్లో చాలా వ్యాల్యూ థింగ్స్ ఉన్నాయి ఎట్ల మొబైల్ మిస్ చేయలేదు నేను నార్మల్ గా మొబైల్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసేదాన్ని మొబైల్ గూడా ఎళ్ళింటే అస్సల్ నేను ఫోన్ కూడా చేసేదానికి నాకు సోర్స్ ఉండేది కాదు ఫోన్ చేతిలో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు కాల్ చేసి మిమ్మల్ని అడుగుతున్నాను కొంచం దగ్గరికి ఆర్కే నగర్ దగ్గర వచ్చి నాక్ కాల్ చేయండి నేన్ మీకు గైడ్ చేస్తాను మీకు ఒకవేళ తెలియకపోతే ఓకే అండి థ్యాంక్ యూ అండి